హలో ఆ చెప్పరా ఆ వెళ్ళండ్రా ఏం వెళ్దాం అనుకుంటున్నావా ఓకే

మీ ప్రోగ్రాం అక్కడేమన్నా ఉందా లేకపోతే అంటే నార్మల్గా వెళ్దాము ఎంజాయ్ చేయడానికి వెళ్దాము అనుకుంటున్నావా ఆ ఆ ఓకే అధైపోయాక ఏమన్నా చూద్దామనుకుంటున్నావా అక్కడ ఎంజాయ్ చేయడానికి కాని ఏమన్నా అన్ అన్ అంటే ఆ బుర్రా కేవ్స్ ఉంటాయి అండ్ దానికి దగ్గరే లంబసింగి ఉంటుంది చాప రాయి ఆ చెప్పర మ్యూజియం ఉంటుంది మీకు ఖాళీ అయితే బుర్రా కేవ్స్ మొత్తం చూడు ఇదీ చాలా ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ అనమాట బుర్రా కేవ్స్ కదా నీకు డాన్స్ లొకేషన్ కావాలంటే ఇంకా లంబసింగి అయితే చాలా బాగుంటుంది మీకు అక్కడ లొకేషన్ కాని నేచర్ కాని ఆ బాగుంటుంది వెళ్ళండ్రా మార్నింగ్ ఒంటిగంటకి చల్లగా అవును మొ బాగుంటుంది మార్నింగే వెళ్ళాలి రా ఆ ఆ అక్కడ చాలా ప్లాంట్స్ ఉంటాయనమాట

వెళ్తున్నావా అంటే ఇప్పుడు ఏమేమి ప్రోగ్రామ్స్ చేస్తావు అక్కడికి వెళ్ళాకా కృష్ణుడు మీదా

ఓకే ఓకే సో ను మెయిన్ అందుల్లో బెస్ట్ అఫ్ లక్రా బాగా చేయి అవును కుదరదు కదా వింటర్లో అంటే అండ్ నెక్స్ట్ మంత్ చాలా ఉంటుంది వింటర్లో అయితే కానీ చూడ్డానికి ప్లేస్ అయితే చాలా బాగుంటుంది వింటర్లో

ట్రైన్ బుక్ చేస్కున్నావా అవును అంటే ఇప్పుడికిప్పుడు బుక్ అవ్వదని చెప్దామనుకున్నాను

ఓకే అండ్ నెక్స్ట్ అక్కడ తాడేరు కూడా ఉంటుందిరా అక్కడ కూడా లొకేషన్ బాగుంటుంది మీరు జస్ట్ ప్రైవేట్ వీడియోస్ తీసుకోవాలి అనుకుంటే అంటే నీకు నేచర్ ఇష్టం కదా

ఓకే ఆ

ఆమె చాలా ఫేమస్ కదా అమ్మవారు అండ్ నే నెక్స్ట్ ఆవిడ వల్లే నాకిక్కడ చాలా ఫేమస్ అనమాట మాడుగుల హల్వా మాడుగుల హల్వా ఆమె పేరుకూడా అదే మాడుగుల్లమ్మ తల్లి వైజాగ్లో ఉందంట రా ఆ ఆ దగ్గరే కానీ నేను వెళ్ళాలన్నా త్రీ టు ఫోర్ మంత్స్ ముందే బుక్ చేస్కోవాలి టిక్కెట్సు అంత బేగా దోరకవు మీది వెహికలే కాబట్టి వెళ్ళిపోవచ్చు అంటే ఫ్రెండ్స్ టు ఫ్రెండ్సు పంపించారు కదా అదీ అరకు అయితే చాలా బాగుంటుంది రా మిస్ చేస్కోకు పర్ఫార్మెన్స్ అయిపోయాక వెళ్ళు

ఓకే రెస్టారెంట్స్ కూడా బాగుంటాయి అక్కడ మనం మనకు మనమే మనకు మనమే అక్కడ ప్రిపేర్ చేస్కోవచ్చు టెంట్స్ వేస్కొని రిసార్ట్స్ బాగుంటాయి ఇంకా మనకి దసరా అయితే చాలా బాగా చేస్తారు కృష్ణాష్టమి దసరా ఆ అందుకే లంబసింగి బాగుంటుంది అంటున్నా ఇంకా ట్రైబల్స్ చాలా మంది ఉంటారు అక్కడైతే

అవును ప్యూర్గా ఉంటుంది కదా అందుకే అది ఫేమస్ అనుకుంటాను అంటే నా న్యాచురల్గా తీస్కోవచ్చు

నువ్వు నాన్వెజ్ తింటావా అక్కడ హ అక్కడా చాలా ఫేమస్ అంటా బొంగు చికెను

ఎప్పుడు వెళ్దామనుకుంటున్నావు కృష్ణాష్టమి సిక్స్త్నే కదా రేపు బయల్దేరతావా ఎల్లుండా అంటే రేపు ఇనాగరేషన్ ఉంది కదా మనకీ ఓకే

నేనా థర్స్డే వస్తాను రా సరేరా అయితే బాయ్